హలో ఊబర్ క్యాబ్స్ అండి అన్నా అదే నేను ఇందాక ఇందాకే దిగాను కదన్నా నీ క్యాబ్లో నుండి నేను అదే నిన్న రాత్రి విజయవాడలో ఎక్కాను కనక కనకదుర్గ టెంపుల్ దగ్గర అదే అన్నా అక్కడ ఎక్కి విజయవాడ బాపట్ల రోడ్లో దిగాను కనక దుర్గా టెంపుల్ దగ్గరెక్కి అవునన్నా ఎక్కడి దాక వెళ్ళారన్నా మీరు ఒక్క నిమిషం నేను చెప్పేది వినండన్నా అదే అన్నా నిన్న పర్సు ఇది లగేజి మొత్తం సర్దుకుంటా చూసుకున్నాను మీది మా పర్స్ ఒకటి మిస్ అయ్యింది అదే అన్నా నీకు అడ్వాన్స్ కూడా ఇచ్చాను ఆ డబ్బులతోనే నిన్న పర్ నిన్న విజయవాడ టెంపుల్ దగ్గరా వాడాను డబ్బులు కాష్ కౌంటర్లో కట్టాను మీకు అడ్వాన్స్ కూడా పెట్రోల్ కొట్టీట్టానికి దాంట్లో నుండే ఇచ్చాను కదన్నా కొంచెం మిస్ అయ్యింది ఒకసారి చెక్ చేస్తారా అన్నా ఒకసారి తిరిగి రాగలుగుతారా అన్నా ఎక్కడ అసలు ముందు ఎక్కడ దాక వెళ్ళారన్నా పొన్నూరు దాకా అన్నా పొన్నూరు ఎంతసేపన్నా ఒకసారి వెనక్కి రాగలుగుతారా ప్లీజ్ అన్నా రండన్నా అంటే ఇంకొక ఇంకొక అరగంట పట్టిద్ది నేను రాలేనన్న అంటే ఈ లగేజ్ అన్ని సర్దుకోవాలి ఇంట్లో అన్ని మీరు ఒక అరగంట పట్టిదంతే కదన్న కొంచెం రండన్నా ప్లీజ్ ఇందులో నా వాల్యూబుల్ థింగ్స్ అవి క్రెడిట్ కార్డు ఆధార్ కార్డు పాన్ కార్డుస్ అవన్ని ఉన్నయి మళ్ళీ ఇబ్బంది పడతానన్నా నేను మెయిన్లీ నా స్టూడెంట్ ఐడి ఉంది అది లేకపోతే కాలేజీకి అలవ్ చేయరు కొంచెం కొంచెం మీరు మీరు కొంచెం మంచి మనసు చేసుకొని వెనక్కి వస్తే బాగుండన్నా అన్నా ప్లీజ్ అన్నా కొంచెం వెనక రండి సరే థ్యాంక్ యు అన్నా థ్యాంక్ యు